నీ పండగ ఏంటే నీయమ్మ తెలుగు భాష అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైనది అందులో తెలుగు భాష చాలా స్వచ్ఛమైన భాష తెలుగు మాట్లాడడం చాలా సులభమైన భాష తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాషలో చాలా సున్నితమైన భాష తెలుగు భాష ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాముఖ్యమైన భాష తెలుగు భాష వలన అనుకూలంగా పిల్లలకి కానీ పెద్దలకు కానీ తెలుగు భాష అంటే చాలా సొంపుగా వినడానిక స ఆహ్లాదకరంగా తెలుగు భాషలో మాట్లాడటం చాలా అనుభవం తెలుగు భాష చాలా ఇబ్బందికరంగా లేని వాయిస్ తెలుగు భాష తెలుగు భాష భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలదు తెలుగు భాషను వేరే భాష కంటే చానా ఆహ్లాదకరంగా నిదానంగా స్వచ్ఛంగా మాట్లాడటానికి అనుకూలమైన భాగం తెలుగులో అన్నింటిలో భాషల కంటే తెలుగు భాష లెస్సా అని ఆనాడు గురజాడ అప్పారావు గారు అన్నా గురజాడ అప్పారావు గారు అన్నారు తెలుగు భాష తెలుగులో మాట్లాడటం వినడం వ్రాయడం చదవడం తెలుగులోనే చదువులు మన ఆంధ్రప్రదేశ్లో చదువును తెలుగులోనే ఉండడం వల్ల వాళ్ళకు తొందరగా నేర్చుకోవడానికి అనుకూలమైన భాష తెలుగు భాష తెలుగులో తెలుగు తెలుగు పద్యాలు ఏంటి సంగతి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్ర పాలిత ప్రాంతం ప్రాంతాల్లో కూడా తెలుగు మాట్లాడతారు యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా మలేషియా మారిషస్ యూఐ సౌదీ అరేబియా మరియు ఇతర దేశాలు విస్తరించి ఉన్న తెలుగు సభ్యులు కూడా దీన్ని మాట్లాడతారు దక్షిణాఫ్రికాలో కూడా రక్షిత భాష మరియు భాషని నాటి పాఠశాలలు ఇచ్చిన మూడవ భాషను అందించబడుతుంది తెలుగు తెలుగు పద్యాలు కనుగొనబడ్డాయి తెలుగు లిపిలో ఉన్న శాసనాలు ఇండోనేషియాలో మరియు మయన్మార్ వరకు కనుగొనబడ్డాయి తూర్పు చాళుక్యులు తూర్పు గంగులు కాకతీయులు విజయనగరం విజయనగర సామ్రాజ్యంలో కూడా తెలుగు మాట్లాడటం ఆనవాయితీ తెలుగు తెలుగు పద్యాలు నేర్చుకోవడం తెలుగులో భాష మాట్లాడటం వల్ల మన ప్రాంతీయ భాష తెలుగు తెలుగు భాష మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు వేల వరకు పైగా అఖండమైన ఫలవంతమైన వివిధమైన సాంస్కృతిక పావులూరి మల్లన యొక్క సార సంక్రమణ గణితం ఏ ద్రావిడ భాషలోను గణిత శాస్త్రానికి సంబంధించిన మొదటి శాస్త్రీయ గ్రంథం జ్ఞానం అవసరమయ్యే ఒక సాహిత్య ప్రవచనం ఐదు శతాబ్దాల పైగా తెలుగు కవులతో ఉద్ధరించబడిన మరియు ప్రత్యేకంగా సాగు చేయబడింది సుమారు పదివేల పూర్వ వలన శాసనాలు తెలుపుతూ ఉంది వలన పూర్వ తెలుగు దక్షిణ భారతదేశంలో అంతటా ఉన్న సంస్కృతిక యొక్క భాషను మారింది మారింది విజయ రామస్వామి దీన్ని దాదాపు అదే యుగంలో ఆధునిక యూరోప్ యొక్క సాంస్కృతిక భాషలో ఫ్రెంచ్ యొక్క అధిక ఆధిపత్యంతో పోల్చబడ్డారు తెలుగు ప్రజల ప్ర ప్రబలంగా ఉంది దీన్ని భారతీయ సాంస్కృతిక సంగీతంలో రెండు ప్రధాన ఉపజాతులలో ఒకటి మరియు కర్ణాటక సంప్రదాయమైన దృష్టి సారించి సంగీత కళాశాలలో విస్తృతంగా శోధించి బోధించబడుతుంది శతాబ్దాలుగా వివిధ తెలుగు